హలో సురేష్ ఏనా మీరు నేను యశోదా స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండి హెడ్ మాస్టర్ని మీ అబ్బాయి మరేమో స్కూల్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు కొంచెం రోజు టైంకి రాడు ఒక రోజొస్తే నాలుగు రోజులు మానేస్తాడు మరి ఇంతకు ముందు యూనిఫార్మ్ విషయంలో కూడా యూనిఫార్మ్ కూడా దాన్ని డిగ్నిఫైడ్గా మెయింటైన్ చెయ్యడు చదువు విషయానికొస్తే ఏమో మరి లెక్కలు చాలా పూర్గా ఉన్నాడు మరి మీరు బాగా చదివించక పోతే లెక్కలు ఎయిత్ క్లాస్ కదా ఎయిత్ నైన్తు టెన్తు మ్యాథ్స్ మార్క్స్ మీద రిసల్ట్ టెన్త్ రిసల్ట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎయిత్ క్లాస్ నుంచి మీరు ఆ లెక్కలు చేయించండి ఇంటి దగ్గర హోంవర్క్ చేయించండి పేరెంటల్ కేర్ ఉండాలి కేర్ లేకపోతే క్లాస్లో టీచరు ఫోర్టి ఫైవ్ మినిట్స్ పీరియడ్ అన్నప్పుడు ఒక ముప్పై నిమిషాలు పాఠం చెప్పినప్పుడు మరి ఆ ముప్పై నిమిషాల్లో అరవై మందికి టీచర్ ఎంత అబ్సర్వ్ చేస్తారండి కాబట్టి టీచర్లు చెప్పేది చెప్తారు కానీ పేరెంట్లు కూడా కేర్ తీసుకోకపోతే మంచి మార్క్స్ రావండి మరి మీ అబ్బాయి మంచి మార్క్స్తో పాస్ అయితే మా స్కూల్కి మంచి పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి మరి మీ అబ్బాయిని బాగా ప్రతి రోజు అన్ని సబ్జక్ట్స్ మీరు హోంవర్క్ చేయించి మీరు కానీ మీ వైఫ్ కానీ కొంచెం కేర్ తీసుకుంటే వాడు బాగా చదువుతాడు వాడేమీ మొద్దబ్బాయి ఏమీ కాదు మంచి వాడి దగ్గర వాడు మెరిట్ఏ కాదండి కొంచం వాడు శ్రద్ధ వహిస్తే మంచిదని నేను గమనించాను కాబట్టి కొంచెం శ్రద్ధ వహించారంటే వాడు చాలా మెరిట్ స్టూడెంట్ ఏండీ అంటే ఇంకా కొంచెం అలాగైతే మీరు మీరు కొంచెం ఆ డైట్ ఏమి తినాలి వాడికేమన్నా బలహీనత ఉంటే ఏమి మందులు వేసుకోవాలో మీరు కొంచెం అవి తెలుసుకొని వాడికి కరెక్ట్ టైంకి మందులు అవి ఇస్తుంటే ముందు ఆరోగ్యాన్ని చూడండి ఆరోగ్యమే మహా బలం కదా ఆరోగ్యం చూసి మంచి డైట్ ఇచ్చిన తరువాత అదంటే మాకు విషయం తెలీదు కదా విషయం తెలీదు కాబట్టి మీరు మరేమి చెయ్యాలంటే ఇప్పుడు లీవ్ అప్లై చెయ్యండి ఎన్ని రోజులు కొంచెం మానేస్తూ ఉంటాడో లీవ్ అప్లై చేస్తే క్లాస్ టీచర్కి తెలుస్తుంది కాబట్టి క్లాస్ టీచరు అంటే కొంచెం అర్ధం చేసుకుంటానికి వాడికి అంటే వాడిని ప్రోత్సాహించడానికి చదివించడానికి కూడా అవకాశముంటుంది సరేలేండి అయితే నెక్స్ట్ ఎగ్సామ్ వచ్చేటప్పటికి కొంచెం మరి కొంచెం బాగా ప్రిపేర్ చేసి వాడు మంచి మార్క్స్ స్కోర్ చేసేలాగా చూడండి సరే ఉంటాను అండి చాలా మరి థ్యాంక్స్ అండి